హలో మేడం మేడం మేము ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు అక్కడ ఫెస్టివల్స్ ఎలా జరుగుతాయి అనే దాని గురించి అడుగాలి అని అనుకుంటున్నా మేడం మీకు జనవరిలో సంక్రాంతి ఓకే మేడం ఓకే ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఎస్ మేడం ఓకే ఓకే మేడం ఓకే ఓకే మేడం ఓకే మేడం